హలో చెప్పండి అవును అండి చెప్పండి హలో చెప్పండి హలో చెప్పండి

హలో హలో వినపడుతుందా వాయిస్ చెప్పండి చెప్పండి

ఓకే మీరు అలా అంటే ఇప్పుడు డైలీ పేమెంట్ అయితే ఒక రేట్ ఉంటుంది వీక్లీ పేమెంట్ అయితే ఒకటి ఉంది మంత్లీ పేమెంట్ అయితే ఒక తీరు ఉంటుంది డైలీ పేమెంట్ ఇస్తే ఒక రకంగా తీసుకుంటాము డైలీ అయితే డైలీ ఇచ్చేస్తాను అంటే క్యాన్కు క్యాన్కు ఫార్టీ రూపీస్ దాకా కాస్ట్ చేస్తాము అదే వీక్లీ ఆర్ మంత్లీ చేస్తే మాత్రం టైం లేట్ అవుతుంది కాబట్టి ఒక్క క్యాన్కి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ రుపీస్ ఎక్కువ

కూకట్పల్లి అంటే మాకు మాకు దూరం ఉంటుంది కదా వాటర్ క్యాన్ దూరం కదా కూకట్పల్లి అంటే మాకు లాంగ్ ఇప్పుడు మీది కూకట్పల్లి అంటే మాకు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు లాంగు కాబట్టి మాకు ఆ చార్జ్ కూడా చూసుకుంటాము కాదా మీరు ఇంకా ఫిఫ్టీన్ క్యాన్సే అంటున్నారు కదా ఒక థర్టీ క్యాన్స్ కానీ చెప్పేది ఉంటే మనకి కొంచెం చార్జ్ అయిన మనకు ట్రాన్స్పోర్ట్ అయినా పడుతుంది అలా కానీ మీరు ఫిఫ్టీన్ క్యాన్ డైలీ ఫిఫ్టీన్ క్యాన్స్ అంటున్నారు కాబట్టి అదే అదే మీరు కూడా అదే అంటున్నారు కానీ అదే అదే

అదే అదే డైలీ ఇక సరే సరే సార్ సరే మీరు మీరు డైలీ ఇస్తాను అంటే మరి చెప్పండి మరి డైలీ ఇస్తారా మరి ఎలా చేస్తారో అది చెప్పిన తరువాత మీకు ఓ రేట్ మీకు ఫిక్స్ చేస్తాను మీకు అలా డైలీ అయితే మరి ఇక అలా కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరు మీరు క్రొత్త అంటున్నారు కాబట్టి అది థర్టీ రూపీస్ క్యాన్ తీసుకోండి అది తెలుసు తగ్గిస్తున్నాను థర్టీ సార్ థర్టీ థర్టీకి ఇచ్చేస్తున్నాను తీసుకోండి

ఓకే ఓకే మేము వస్తాము ఓకే అదే అదే ఓకే ఓకే పంపిస్తాను సరే సరే సరే సరే అండి ఓకే ఓకే పంపిస్తాము థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే